హలో నమస్కారమండి మేము మేము స్కూల్ నుంచి మీ బాబు గు మీ బాబు గురించి మాట్లాడానికి కాల్ చేసాను మీ మీ బాబు బాగా చదువుతున్నాడు స్కూల్లో చాలా మంచి ఆటలల్లో పాల్గొంటున్నాడు

అందరూ మీ బాలుడు ఇంకా మంచిగా మంచి మంచి ఆటల్లో పాల్గొని ఎక్కువ ఎక్కువ మార్కులు తోటి చదువుతున్నాడు సరే అండి వచ్చి వచ్చి వచ్చే నెలలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉందండి అందుకే కాల్ చేసాము మీ మీ బాలుడు అందరిముందు అందరి పేరెంట్స్ ముందు అందరి తల్లిదండ్రుల ముందు బహుమతులు తీసుకోబోతున్నాడు అందుకు మీరు కూడా రావాలని నేను మీకు కాల్ చేసాను మా పాఠశాల మా పాఠశాలలోనే జరుగుతుంది ఆ రోజు మీరు తొందరగా తప్పని సరిగా రావాలి మీ పిల్లలతోని మీ ఫ్యామిలీతోని మీ కుటుంబంతోని వచ్చి ఆయా ఆ యొక్క పండుగను చూడాలని మేము ఆశిస్తున్నాము తప్పకుండా రండి మీ బాలుడు సాధించిన వాటిని చూడడానికి మీరు ఎంతో ఉత్సాహపడుతున్నారని మేము అర్ధం చేసుకుంటున్నా వచ్చి ఆనందాన్ని అందరి ముందు మీరు కూడా చెప్పాల్సిందిగా కోరుకుంటున్నా ధన్యవాదాలు